చెప్పండి ఏం కావలండి అవునా ఏంటండీ అది మ్యారేజా లేదంటే ఎదైన ఫంక్షనాండి ఎం ఫంక్షన్ అండీ మెచూర్ ఫంక్షన్ ఆండీ అంటే అదీ ఫంక్షన్ హాల్ అండి లేదంటే ఇంటి దగ్గరేనా అండి స్టేజ్ ఎంత్ మీకు బుడ్జెట్ ఎంతన్న పర్లేదండి లేదంటే అ హ ఎంత పోడువుంటది ఎంత పోడువు వుండచు అండి స్టేజు ఒక ముప్పై అడుగులు ఉండచండి అండి ఫార్టీ ఇంచెస్ అంటే ఫార్టీ ఇంచెస్ టీవి వెడల్పు ఆండీ స్టేజ్ అడిగాను అండి ఫార్టీ ఇంచెస్ దాండి ఫార్టీ మీటర్స్ అండి నాలగు అడుగులు కదండీ ఆ అవి రోజెస్తో చెమంటార ఆండీ రోజెస్తో అయితే డెబ్బై ఆరు వేలు అవుతుందండి స్టేజ్ ఒకటే బ్రౌన్ వేరే ఫ్లవర్స్ అయితే అందులో వేరే రకం ఉంటాయండి అయి సైడ్కి బార్డర్ పెడుతానండి అంటే మధ్యలో సెంటర్లో రౌండ్ వస్తాయి వెనకల ఫుల్ గ్రాస్ వస్తుంది సెంటర్లో రౌండ్ క రింగ్స్ రెండొచ్చి అట్లీకి ఓన్లీ రోజెస్ పెడుతాము పైన బార్డర్పై లైను ఒకటె మల్టీకలర్స్తో ఫ్లవర్స్ వెస్తారు డెబ్భై నాలుగు వేలండి లేదు అంటే మామూలు బ్లాకు ఆ ఉంటాయండి బ్లాక్ కూడ ఏమంటే ఏస్తామండి ఆ ఏవన్నంటే మరి కాస్ట్ ఎక్కువవుదాదండి ఎందుకంటే మేము దాన్ని వైట్రే కల్డ్రిగ్ కానీ దేనన్న కొంచం స్ప్రే బ్లాక్ కలర్ స్ప్రే చేసి పెట్టేస్తామ ఆండీ అవైతే ఒక లక్ష ఇరవై వేలు అవుతుందండి లక్ష పజ్జెనిమిది వేల ఐదు వందలు ఇవ్వండి లేదండీ ఎందుకంటే మీరు వేరే అంటే మీరు ఆవ్వాలి చెప్పారు కదండీ ఎందుకంటే బ్లాక్ రోజు బ్లూ రోజు అంతా రావడం కస్టమ్ ఆండీ ఎందుకంటే అవి పార్టీకులర్ గా జాగ్రత్తగా చేయాలి కదండీ మరి నలభై అడుగుల స్టేజ్కి సరిపొడగ చేయాలి మేము సెట్ చేసెకోవాలి కదండీ ఎందుకంటే ప్రేమ్ కూడా అన్నీ తయారు చేయించుకోవాలి పైగా ట్రాన్స్పోర్టేనండి ఆ హ లేదండీ సర్లే లక్ష పది ఇవ్వండి లక్ష పది వేలు సరే అండి ఆ ఆ సరే అండి